నేను వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు నా కుటుంబం నాకు అండగా ఉంది నా అన్నదమ్ములు నాకు అండగా ఉన్నారు నా కుటంబము నాకు బలం ఎక్కువగా నాతో ఉంటు నాకు సపోర్ట్ చేస్తున్న నా భర్త అందరి కన్నా ఎక్కువ బలం తను ఇచ్చిన సపోర్ట్ అనేది నా కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ నాకు బలం కుటుంబం బలహీనత కూడా కుటుంబం మా అమ్మానాన్నలు నా బలహీనతలు